భారతదేశంలో అత్యంత సాధారణం అంటే ఆదరణ పొందిన కొన్ని క్రీడలు క్రికెట్ బ్యాట్మింటన్ కబడ్డీ వీటిలో ప్రసిద్ధి కలిగిన ఆటగాళ్ళు ఎవరంటే క్రికెట్లో అయితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఎమ్ఎస్ ధోని సచిన్ టెండూల్కర్ వీళ్ళు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి ఎన్నో సెంచురీలు సాధించారు వీళ్ళు అందరి యువత క్రికెట్లకు ఆదర్శకాలు క్రికెట్ అనేది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు చూస్తారు ఇప్పుడు క్రికెట్ అనేది మహిళలు మరియు అబ్బాయిలు కూడా ఆడుతున్నారు అది ఏ తేడా లేకుండా అంటే ఏ జండర్ అనే తేడా లేకుండా ఆడుతున్నారు మహిళలకు ఎంత అబ్బాయిలకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ఈ మధ్య కాలంలో అమ్మాయిలకు కూడా క్రికెట్ అంటే అంత ఆదరణ అంత ఇష్టం మన దేశంలో అత్యుత్తంగా జా చూసే క్రీడలలో క్రికెట్ ఒకటి క్రి మనదేశంలో ఈ క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళు గల్లీలతో పోల్చి గల్లీల నుండి చూస్తే క్రికెట్ గ్రౌండ్ లెవెల్కు ఆడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ క్రీడ ఆడడం వల్ల చాలామందికి చాలా ఉపయోగాలు ఉంటాయి కొంతమంది జీవనం ఇస్తా జీవనం గడుపుతారు కొంతమంది ఏమో దేశానికి గర్వంగా పేరు తెస్తారు చాలా దేశాల మధ్య కూడా ఈ క్రికెట్ పోటీ అనేది జరుగుతుంది దాన్ని వరల్డ్ కప్ అని అంటారు ఇంకా మన రాష్ట్రాల మధ్య కూడా ఈ క్రికెట్ అనేది జరుగుతుంది ఈ క్రీడ పోటీ ఈ క్రీడ పోటీ పడతారు ఈ క్రీడ పోటీ పడేటప్పుడు కొన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది ప్లేయర్స్ దీన్ని ఆడుతు ఉంటారు ఈ వ కొనడానికి క్రికెటర్లని కూడా కొనడానికి దాంట్లో ప్రసిద్ధ ఆటగాళ్ళు కొనడానికి ఎన్నెన్నో డబ్బులు తో పోటీ పడి మరి కొంటారు మాకు ఇతను ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి ఈ కాలంలో మాత్రం ఈ క్రీడకు చాలా పెద్ద డిమాండ్ ఉంది అంటే అందరు ఇష్టపడతారు అందరు దీనికి సమయం కేటాయిస్తారు దానికి వెళ్ళటానికి అందరు ఆశ్చర్యం చూపిస్తారు ఎందుకంటే దాంట్లో అంత ప్రసిద్ధి గల ఆ ఆటగాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ క్రీడను అందరు చూస్తారు